మేము తరచుగా వేములవాడా అనే జాతరకు వెళ్తాము అక్కడ శివుడు వెలసి ఉన్నాడు దానికంటే ముందుగా మేము ఇంట్లో నుంచి మా కుటుంబ సభ్యులం అందరం కలిసి అందరం కలిసి గంగ స్నానానికి వెళ్తాము అందరం కలిసి ఆటో అన్నా కారు అయినా తీసుకొని అక్కడికి జాతరకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ గంగ స్నానం చేసి

ఎంతో కొంతకి రెండు రోజులకు ఎంతయితదో అంత తర్వాత ఒకరోజు ఉండి దేవుని దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది దర్శనం మధ్యలో లైన్ అన్నది క్యూ అన్నది ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఆ క్యూలోనే వెళ్ళాలి దేవుని దర్శనానికి కుటుంబ సభ్యులందరం కలిసి వెళ్ళి ఆ క్యూలో నిలబడి గంటలు గంటలు ఉన్న తర్వాత మనల్ని లోపలికి పంపించడం అనేది జరుగుతుంది కొబ్బరికాయలవన్నీ తీసుకొని వెళ్ళాలి దేవుని గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత దేవుని దేవుని దర్శనం అనేది మనకు కలుగుతుంది ఆ తర్వాత మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు పసుపన్నది అక్కడ కొట్టాలి కొట్టిన తర్వాత దర్శనం తర్వాత లడ్డు తీసుకొని ప్రసాదం మళ్ళీ యధావిధిగా రూమ్కి వచ్చేయాలి ఇంట్లో ఇంటి సభ్యులందరూ ఆ తర్వాత అక్కడే బద్ది పోచమ్మ అనే అమ్మవారు ఉంటారు ఇంటికొచ్చి అమ్మవారి బోనం అవన్నీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని బోనం తీసుకొని ఎత్తుకొని వెళ్ళాలి అక్కడ కూడా సేమ్ మళ్ళీ కోడి కోడి తీసుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారికి బలివ్వాలి ఇది బలిచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి ఇంటికొచ్చిన తర్వాత ఆ కోడి అనేది మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తినడానికి ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ అయిన తర్వాత దేవునికి మొక్కి తినాలి తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏంటి అంటే మన ఆంజనేయస్వామి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడే కొండగట్టు అనే ఊరిలో ఆంజనేయుడు దేవుడు విరిచి ఉన్నాడు అక్కడ గుడేమో పొద్దున్నే వెళ్ళి అక్కడ మళ్ళీ స్నానం చేయాలి స్నానాలు అందరూ చేసిన తర్వాత మళ్ళీ యధావిధిగా లైన్లో క్యూ కట్టాలి క్యూ కట్టిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం కొంచెం అందరు ముందుకు వెళ్తారో లైన్లో నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం సమయం తర్వాత వెళ్తూ వెళ్తూ వెళ్తూ మనకు దర్శనం అన్నది కలుగుతుంది తర్వాత మనం బొట్టు పెట్టుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ దండం పెట్టుకొని ఇటన్నా వచ్చేయాలి కొట్టిన కొబ్బరికాయలు ప్రసాదం అన్నది మొక్కి తినాలి మళ్ళీ ఏంటి అంటే మళ్ళా మొక్కులో ఉన్నవాళ్ళు అక్కడ దేవునికి సమర్పించాలి వెంట్రుకలు గుండు చేసుకోవడాలు అలాంటివన్నమాట ఆ తర్వాత అవయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ప్రసాదం తీసుకొని తిని మళ్ళీ మన రూమ్కి అన్నది వచ్చేయాలి ఆ తర్వాత కొమరవెల్లి అనే స్వామి ఉంటాడు పలానా స్వామి అక్కడిక్కూడా వెళ్ళి

మన కూరగాయల భోజనం అంతే పుట్ట పైకెక్కినాకనే ఎక్కిన తర్వాతనే మనకు కలగడం కలుగువ్తుంది ఏమైనా మనకు కావాల్సిన కార్యకలాపాలన్ని అక్కడే దొరుకుతాయి ఎలా అంటే గ్యాస్ గానీ కట్టెలు గానీ బియ్యం గాని కొబ్బరికాయలు అనేవి కానీ అక్కడనే దొరుకుతుంది మనకు స్నానాలు చేయడానికి కూడా అక్కడే అక్కడ సరుకులన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికొచ్చేసి మనం తినడానికనేది ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దేవునికి మొక్కి మళ్ళీ తినాలి తిన్న తర్వాత మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికొచ్చేసేయాలి జాగ్రత్తగా మేము ఇలా జరుపుకుంటాము